గుడ్ మార్నింగ్ సార్ మేము ట్రావెల్ ఏజెంట్ ట్రావెల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము సార్ ఇక్కడ ఇప్పుడు మీరు అంటే మీ యూ ట్యూబ్ ఛానల్ చూస్తున్నాను నేను సోలో ట్రిప్స్ అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటారంటకదా సార్ సోలో గా జర్నీ చేయాలని మీకెందుకంపించింది సార్ అంటే ఇప్పుడు మీరు సోలో గా లాంగ్ జర్నీస్ అలా వెళ్తుంటారా లేకపోతే షార్ట్ జర్నీస్ ఆ సార్ ప్లస్ మీకు సోలో గా అట్లా లాంగ్ జర్నీ వెళ్ళినపుడు మీకు ఎలా అనిపించేది సార్ అంటే ఏదన్నా ఒంటరిగా ఫీల్ అవ్వటంగానీ లేకపోతే అలా ఏమన్నా అనిపిస్తుందా సార్ ఓకే ఓకే ఓకే అంటే మీరిప్పుడు ఆ అవునండీ ఇప్పుడు ఏదైనా కష్టం లేకుండా సక్సస్ అవ్వటమనేది అసాధ్యం ఇప్పుడు మీరు బైక్ మీద ఎక్కువ సోలో ట్రిప్స్ కి వెళ్తారండి లేకపోతే కార్ లో వెళ్తారండి అంటే ఇప్పుడు బైక్ ఇప్పుడు బైక్ మీద అంటే లాంగ్ జర్నీ కి తీసుకెళ్లండి కారు కి ఎందుకు ప్రిఫరెన్సు ఇవ్వరండి మీరు అంటే కార్ ఇప్పుడయితే సేఫ్టీ ఉంటుంది కదండీ ఏమన్నా మీరు మీ యూ ట్యూబ్ ఛానల్ ని చూసి నేను మీ ఫాలోవర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఇది చూడటంవల్ల మిమ్మల్ని చూసి ఇన్స్పెయర్ అవుదామని చెప్పాయితే నేను కాల్ కాల్ చేసానండీ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యిబుల్ టైమ్